మా జీవితంలో శుభ కార్యక్రమం అంటే మేము ఏదైనా పని సాధించినప్పుడు లేదా మొదలుపెట్టినప్పుడు ఆ పని యొక్క ఫలితం మాకు అనుగుణంగా వచ్చినప్పుడే మాకు ఏదైనా శుభ కార్యక్రమము అని అనిపిస్తుంది మేము ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు ముందుగా దేవుని మొక్కుకుంటాము ఎందుకనగా వారి ఆశీస్సులు ఉంటే మనకు అంతా విజయం కలుగుతుంది కనుక దానికోసము మేము వివిధ రకాలైన పూజలు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాము ఎందుకంటే పూజలు పుణ్యక్షేత్రాలు మానవ జీవితానికి ఆహ్లాదకరమైనవి మరియు ఎంతో ప్రాముఖ్యమైనవి వీటిని నేటి తరం జనాలకు తెలిసిన మేము ఎంతో కృషి చేస్తున్నాము దీనికోసం మేము మొదటగా దేవునీ కి మా యొక్క కోరికను మన్నించి ఆ తర్వాత వారి యొక్క ఆశీస్సులను మేము తీసుకొని కార్యక్రమాన్ని మొదలు పెడతాము మేము మా జీవితంలో ఏదైనా శుభ కార్యక్రమాన్ని చేసామంటే ఫస్ట్ మొదగా మొదటగా దేవుణ్ణి ప్రా ప్రార్థించి ఆ తర్వాత ఏదైనా వర్క్ పని మొదలు పెడతాము